మీరు ధ్యానం ప్రాణాయామం ఊపిరి తీసుకుని వ్యాయమాలు కూడా చేస్తారా మీ యోగా అభ్యాసంలో ఏ ముఖ్యమైన భాగం యోగా గురించి మీకు చెప్పాలనుకుంటే ఒక ప్రాచీన భారతీయ శాస్త్రం అయినందుకు వచ్చిన ఒక యోగా సాధన ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది యోగా యోగాని అభ్యాసం చేస్తే మన మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది శారీరకలాగా నిర్ములంగా ఉంటాం మరియు మన సమాంతతను పెంచుకోవచ్చు యోగా యోగాను చేస్తే మనం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మనకిష్టమైన యోగా చక్రాసనం చక్రాసనం ఇంకా చాలా ఉంటుంది యోగా చేస్తే చాలా లాభాలు కూడా ఉన్నాయి మనం చాలా పీస్ఫుల్గా హెల్తీగా ఏం హెల్ట్ ఇష్యూస్ రాకుండా చాలా మంచిగా ఉంటాము యోగా చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనమెప్పుడూ స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ఏ ప్రాబ్లమ్ వచ్చినా తొందరగా సాల్వ్ చేసుకుంటూ ఏమి హెల్త్ ఇష్యూస్ రాకుండా యోగా చేయడం వల్ల చాలా మంచిది యోగా చేసినప్పుడు మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము యోగా మనం ప్రాచీన భారతీయ శాస్త్రం అయినందుకు ఇది ఒక సాధన ఇంకా మన శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మన బాడీ అన్నిటికి మంచిగా ఉంటుంది యోగా చేసినందుకు మనం ఏదైనా మంచిగా చేసుకొవచ్చు మనకు మెంటల్లీ మెంటల్లీ ఫిజికల్లీ మంచిగా ఉంటుంది మన బాడీ ఇంకా ఎప్పుడైనా మనం యోగా చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటాం ఇంకా యోగాని మనమెప్పుడు చేయాలి ఇంకా మెడిటేషన్ చేస్తే మన హెల్త్ పీస్ఫుల్గా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ అయిన మంచిగా హ్యాండిల్ చేయచ్చు ఇంకా మంచి పీస్ఫుల్గా ఉంటుంది మెడిటేషన్ చేస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటాం మనము